హలో నమస్తే అమ్మ చెప్పండి గుడ్ ఈవెనింగ్ అమ్మ చెప్పండి ఓకే అమ్మ ఒక్క నిమిషం అది ఎప్పటి నుంచి బాగోలేదమ్మ వర్షాలను వర్షాకాలం కాబట్టి ఇవి స్టార్ట్ అవుతాయి అమ్మ ఈ మధ్య నా దగ్గర ఒక త్రీ టు ఫైవ్ కేసెస్ ఇట్లానే వచ్చాయి కొంచెం మలేరియా వస్తుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి దోమలు ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు అది జాగ్రత్తగా ఉండండి కొంచెం ఫుడ్ బాగా తీసుకోండమ్మ మీకైతే జస్ట్ కోల్డును ఇంకా ఏవమ్మా జ్వరం దగ్గు జ్వరం అవైతే అవి ఆ సింటమ్స్ కొంచెం తరచుగా అవుతాయి స్టార్టింగ్ స్టేజ్లోని మూడు రోలు అంటున్నారుగా సో కొంచెం తొందరగా రావాలమ్మ ఎప్పుడైనా ఇలా అయితే ఒక వన్ అండ్ ఆఫ్ డే కల్లా వచ్చేది వన్ డే కల్లా వచ్చేసేయాలా మీకు ఏమైనా సింటమ్స్ ఎక్కువైతే ఇంకా పోను పోను ఇంకా అది అయితే ఇన్ఫెక్షన్ ఎక్కువయిపోయి లోపల ఇన్ బాడీలో కోల్డ్ ఎక్కువైపోయి అట్లా జ్వరానికి తలనొప్పికి వేర్వేరు నొప్పులకు అట్లాగా వెళ్ళిపోతూ ఉంటాయి ఇంకా బాడీ అంతా ఎక్కువ డిసీజ్ అయిపోతుంది అన్నమాట ఎక్కువ అనారోగ్య బారిన పడేయాల్సి వస్తుంది కాబట్టి ఈసారి కొంచెం తొందరగా రండి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చెకప్ చేసి నేను ట్యాబ్లెట్స్ ఇస్తాను ఇచ్చిన తరువాత జలుబుకి అది ఒకటే కదా ఒక్కొక్క ఫైవ్ డేస్ ఇస్తాను ఇది కోర్సు ఈ ఫైవ్ డేస్ అయిపోతూనే మీరు ఎట్లా ఉంది మీకు అని బాగుంది అనిపిస్తే ఏం అవసరంలేదు బాగుం బాగలేదు అనిపిస్తే మళ్ళీ రండి రిటర్న్ రావాల్సిందే కన్ఫమ్ ఏమైనా అంటే అప్పడు ఇంకోసారి బ్లడ్ టెస్ట్ చేసి ఇంకా అంటే జ్వరం ఏమైనా విడిచి విడిచి వస్తోంది అమ్మ లేక కంటిన్యూగా ఉందా ఒక్కరోజు అంటే హాఫ్ అండ్ అవర్ వచ్చి ఇంకా హాఫ్ అండ్ అవర్ బాగుండి అట్లా ఏమి లేదా అట్లేం లేదు అట్లా అయితే కానీ ఏం పర్లేదులేమ్మా అంటే ఒక రోజు అంతా కాబట్టి అది మీరు ఏమైనా బాగోలేనప్పుడు ఏమైనా వర్క్ ఏమైనా చేసి ఉంటే అట్లా వస్తూ ఉంటుంది కాని అంత కరో ఇది మలేరియా సింటమ్సు అట్లా ఏమి లేవు బట్ కానీ ఈ టాబ్లెట్స్ మాత్రం ఒక వన్ వీక్ ఒక వన్ ఫైవ్ డేస్ వాడాలా వాడిన తరువాత మామూలుగా త్రీ డేస్కే ఇస్తాను నేను మీరు అంతేం లేదు కాబట్టి కొన్ని ఫైవ్ డేస్కి ఎక్స్ట్రా ఇచ్చి ఉంటాను బాగా తగ్గిపోతుంది ఈపాటికి నాకు నమ్మకముంది తగ్గిపోతా అని మీరు తగ్గిందిలే అని నిర్లక్ష్యం చేయకుండా కొంచెం ఒక టెన్ డేస్ ఎక్కువ కొంచెం ఫుడ్ బాగా తీసుకొని కొంచెం రెస్ట్గా ఉండాలమ్మా మీరు రెస్ట్గా ఉంటే కొంచెం కోల్డ్ కదా ఆవిరి బాగా పట్టుకోండి అవి బయట దొరుకుతాయి అవి కూడా వ్రాసి ఉంటాను అవి ఒక టెన్ వ్రాసి ఉంటాను అవి అయిపోతూనే మీరు అవి ఆవిరి పట్టుకోండి ఆవిరి పట్టుకుంటే కొంచెం తగ్గుతుంది అన్నమాట మీకు కోల్డ్ కోల్డ్ తగ్గితే కొంచెం బాగుంటుంది బాడీకి రిలీఫ్గా ఉంటుంది అది చేసిన తరువాత ట్యాబ్లేట్స్ ఫైవ్ డేస్ కంటిన్యూస్గా వాడండి అయిపోయిన తరువాత తగ్గితే ఏం అవసరంలే తగ్గకుంటే ఇంకోసారి రండి అమ్మా ఓకేనా సరే అమ్మా ఉంటాను